ముందుగా మేము హిందువులం కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే పండుగలన్నీ అండి సెప్టెంబర్ నెల నుంచి మొదలవుతాయి అంటే వినాయకచవితి నుండి మన హిందూ పండుగలన్నీ మొదలవుతాయండి అంటే సంక్రాంతి దసరా దీపావళీ అలా మొదలగు పండగలన్నీ మనకి వినాయకచవితి తర్వాత నుంచి మొదలవుతాయి తర్వాతా మనం చాలా పండగలు జరుపుకుంటాము ఉగాది కావచ్చు అన్నీ మా మన హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమయిన పండుగా వచ్చేసి అందరికీ కూడా సంక్రాంతి అండి సంక్రాంతి అనేది మూడు రోజులు పండుగా భోగిరోజు తలకి స్నానాలన్నీ చేసి భోగిమంట వేసుకుంటాం సంక్రాంతి రోజు మూలన పెద్దలందరికీ అన్నీ వంటకాలాన్ని చేసి పెట్టి దణ్ణంపెట్టుకుంటామండి కనుమరోజు వచ్చేసి ఏవయితే ఎవరికయితే పెద్ద పెద్ద వాహనాలుంటాయో వాహనాలకి అన్నిటికి పూజ చేస్తారండి కనమరోజు మన హిందువులుకి ముఖ్యమయిన పండగ వచ్చేసి సంక్రాంతి పండుగ అండి రైతులు అందరు కూడా దీనిని బాగా ఎంతో ఘనంగ చేసుకుంటారండి సంక్రాంతి పండుగని ఇలా మన హిందూ సాంప్రదాయాలలో ఒకొక్క పండుగకి ఒకొక్క ఇది ఉంది అండి అంటే ఒకొక్క పండక్కి ఒకొక్క స్పెషలిటీ అనేది ఉంది మన హిందూవుల సాంప్రదాయం ప్రకారంగా దీపావళికి అయితే మనం రావణాసురుడు చనిపోయిన రోజు అని మనం స్వీట్స్ అవి పంచుకుని క్రేకర్స్ అవి పేల్చుకుంటూ ఉంటాం అలా వినాయకచవితికి అయితే వినాయకుడ బొమ్మలవి పెట్టుకుని వినాయకుణ్ణి ఓ తొమ్మిది రోజులు పూజించుకుని అవన్నీ చేస్తూ ఉంటామండి అలా మన హిందువు ప్రకారంగా ఒకొక్క పండక్కీ ఒకొక్కా ముఖ్యమయిన అంశాన్ని మనం చూస్తూ ఉంటాం అలా మన హిందూ పండుగలన్నీ కూడా మనకి ఒకొక్కటీ నేర్పిస్తాయి సెప్టెంబర్ నుంచి వినాయకచవితి నుంచి మొదలయ్యి సంవత్సరం అంతా కూడా మనం నెలకి కనీసం ఒక్క పందుగా అయినా మనం జరుపుకుంటాం అండి మన హిందూ పండుగలు ఇది మన హిందూ పండుగలకి ఉత్సవాలకి ఉన్నా ప్రత్యేకత అవ్వచ్చు మనం జరుపుకునే పండుగలకి ఒకొక్క పండక్కి ఒకొక్క ప్రత్యేకత ఉందండి